మేము తీరికగా ఉండే సమయంలో సమయాన్ని ఏ విధంగా గడుపుతామో తెలియజేస్తాము నేను యాక్చువల్ గా వర్క్ చేస్తాను ఎన్జీఓలో అక్కడ వర్క్ లేనప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఏమేమి చేస్తామంటే మా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి నలుగురు కూర్చుని నాలుగు మాటలు మాట్లాడుకుంటాము ఏదైనా తెలిసిన విషయాలు నలుగురికి తెలిసిన విషయాలు షేర్ చేసుకొని మాట్లాడుకోవడం సంతోషంగా నవ్వుకోవడం మాట్లాడడం శారీ డిజైన్ వేయడం బ్యాంగిల్స్ కి ఏదైనా డిజైన్స్ ఉంటే కొత్త డిజైన్స్ ఏవైనా ఉంటే ఆ డిజైన్స్ బట్టి బ్యాంగిల్స్ ని డిజైన్ డిజైన్ గా వేరే వేరే శారీ లకు మ్యాచ్ అయ్యే విధంగా తయారు చేయడం ఇలాంటివి చేస్తాము తర్వాత ఏం చేస్తామంటే పిక్నిక్ వెళ్ళడం కూడా జరుగుతుంది పా చిత్తూరులో పార్క్ ఉంది ఆ పార్కు కు పిల్లలను తోడుకొని వెళ్ళి అక్కడ ఆడుకోవడం కూడా జరుగుతుంది టైం ఉంటే అలాగే సినిమాకు వెళ్ళడం కూడా జరుగుతుంది సినిమాకి వెళ్ళి పిల్లల్ని చూపించుకుని ఇంకా ఐస్ క్రీమ్ అవన్నీ తీసిచ్చి వాళ్ళకీ హ్యాపీ గా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనీ అనుకుంటాము అంతేకాకుండా ఇంట్లోకి వచ్చినప్పుడయితే ఏం చేసుకుంటామంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మంచి మంచి వంటకాలు చేసుకుంటాము స్వీట్స్ తయారు చేయడమూ ఏదైనా రెసిపీలు చూసి యూట్యూబ్ లో రెసిపీ చూసి తయారు చేయడమూ ఇట్లాంటివి కూడా చేసుకొని చాలా హ్యాపీ గా గడిపే సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయని తెలియజేస్తుంటున్నాను